తెలంగాణలో విద్యా వ్యవస్థ వెనుకబడిన సమూహాలకు విద్య అందుబాటును పెంచడానికి కొన్ని కీలకమైన చర్యలను తీసుకుంటున్నారు ముఖ్యంగా అందులో అసమానతలు తగ్గించే విధంగా కృషి చేస్తున్నారు ఇంక ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా విద్యను అందించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు ఇంకా ఆర్థిక సహాయం మరియు వసతి సౌకర్యాలు అందించడం అనేది జరుగుతూ ఉంది మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా కూడా విద్యా రాయితీలు స్కాలర్షిప్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అందిస్తూ ముఖ్యంగా ఉద్దేశ్యం ఏమిటి అంటే విద్యను అందించే దిశగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు ఇంక అంతేకాకుండా గృహ సహాయం కూడా అందిస్తున్నారు ముఖ్యంగా పేద కుటుంబాలకు పిల్లల్ని చదివించడానికి అవసరమైనటువంటి వసతులను పొందడానికి వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం గృహ సహాయం ఇంకా వసతి స్కాలర్షిప్లు